హలో బాపట్ల రియల్ ఎస్టేట్సా అండి ఓకే సార్ మీకు ఎలా కావాలి సార్ ప్లాట్స్ అంటే రిజిస్టర్ ఫ్లాట్స్ అయితే కావాలా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర త్రీ ల్యాండ్స్ అవైలబుల్ ఉందండి ఒకటి వచ్చి టెన్ సెంట్సు ఇంకొకటి వచ్చి ఫైవ్ సెంట్స్ ఇంకొకటి వచ్చి ఫిఫ్టీన్ సెంట్స్ ఉందండి మీ బడ్జెట్ ఎంతో చెప్తారా టెన్ లాక్స్ అండి టెన్ లాక్స్లో అయితే ఫైవ్ సెంట్స్ లాండ్ ఒకటి ఉందండి అది పర్చేస్ చేస్తారా మరి అది టెన్ లాక్స్ ఉంటుంది ఫైవ్ సెంట్స్ లాండ్ ఒకటి ఇక్కడ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి ఇది కార్పొరేట్ ఏరియా ఇక్కడ స్కూలు కాలేజెస్ అన్నీ దగ్గరలో ఉంటాయి ఈ పార్క్ ఉంటుందండి కొంచెం దూరంగా ఉంటుంది దీనికి వచ్చి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి గవర్నమెంట్ లోను మీరు ఫుల్ కాష్ పెట్టి తీసుకుంటారా లేకపోతే లోన్లో తీసుకుంటారా

ఓకే సార్ అయితే ఈ లాండ్ కోసం అయితే మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాం సార్ మీకు లోన్ ప్రాసెస్ కూడా మేము చేస్తాము ఇంకా మీకు ఏమన్నా అడ్వాంటేజెస్ కావాలా అయితే మీరు ఒకసారి మా ఆఫీస్కి రండి సార్ మేము మిమ్మల్ని తీసుకు వెళ్ళి లాండ్ చూపిస్తాము అది ఈస్ట్ ఫేస్ లాండ్ అండి దానికి వాస్తుకు అయితే మీకు ఏమి ప్రాబ్లం ఉండదు మీరొకసారి ఆఫీస్కు వచ్చి కన్సల్ట్ అయితే మీకు ల్యాండ్ చూపిస్తాం మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ